మా ఇంటి దగ్గర లేదా మీ మా జిల్లాలో ఏదైనా ప్రయ్ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయా ఏమైనా ఉన్నాయా ఆ ప్రదేశాల ప్రత్యేకతలు ఏమిటి నాకు ఒక ఏదో చెప్పండి అది ఏంటంటే మతపరమైన పర్యాటకం మతపరమైన పర్యాటకాన్ని తీర్థయాత్ర పర్యాటకం అని కూడా పిలుస్తారు ఇక్కడ ప్రయాణ ప్రయాణం యొక్క ప్రాధమిక ఉద్దేశం దేవాలయాలు చర్చులు లేదా మసీదులకు తీర్థయాత్రలు చేయడం పశ్చిమగోదావరి దాని గొప్ప మరియు వైవిధ్యమైన నా దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలతో గుర్తించదగిన ప్రదేశం ఇది గొప్ప సంప్రదాయం వారసత్వం మరియు చారిత్రకమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఇక్కడ పశ్చిమగోదావరి జిల్లాలోని కొన్ని చారిత్రక చారిత్రక ఎక్కువగా సందర్శించే మరియు ప్రసిద్ధ తీర్థ యాత్రల అన్న జాబితాను వాటి వివరాలతో అందిస్తున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం జంగారెడ్డిగూడెంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పారిజాత గిరి ఆలయం అని కూడా పిలుస్తారు ఇది సందర్శించడానికి మరియు పూజించడానికి చాలా అందమైన ప్రదేశం తిరుమల తిరుపతి కాకుండా ఏడు పర్వతాలు ఉన్న సముదాయం ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ఏకైకమైన పట్టణం జంగారెడ్డిగూడెం అని ఒక సాధారణంగా ఉన్న నమ్మకం యాత్రికుల సంఖ్య పెరగడంతో ఈ ఆలయం ఇటీవల పునర్మించబడింది ఆలయంలో పెద్దన్న కళ్యాణమండపం ఉండటం వల్ల ఈ ఆలయంలో అనేక వివాహాలు కూడా జరుగుతున్నాయి ఈ ఆలయంలో ప్రతీరోజు అన్నదానం అన్నదానం కూడా జరుగుతుంది ఈ ఆలయంలో ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు దీనిని దాదాపు తొమ్మిది రోజులు జరుపుకుంటారు